మత్స్యకారుల సమూహాలు సముద్రాల ప్రక్షేపణలను పూర్తిచేస్తారు ఇవి కొన్ని విధాల్లో ప్రతిష్టమైన కులాలను అన్వేష్ అనేసిస్తారు ఈ సమూహాలు అధికారం అందుబాటులో అనుగ్రహణ మత్స్య ప్రక్షేపణ సంస్కృతులు నిర్వహిస్తాయి మత్స్యకారులు సంఘంలో కలిసి సముద్రంలో మత్స్యలను దిగుతున్నారు ఇవి పరిస్థితి క్రియా పరిశీలనను పరిశీలించడానికి మత్స్య కారులు పురుషులకు సామాజిక ఆధారం మరియు ఆదర్శ ఆచరణలు కలిగి ఉంటాయి మత్స్యకారులు సంఘములు సంఘాలు మత్స్యకారుల ప్రక్షేపణ పండుగలు అనే విశేషాలు చేయడానికి సామాజిక సంఘం వాటిని జరుపుకున్నట్లు చేస్తారు ఈ పండుగలు మత్స్య ప్రజలను సహకరించడానికి మరియు అనేక ఆలయాలలో పూజించటానికి మత్స్య దేవుళ్ళను ఆదరించడానికి ఉంటాయి ఇవి సముద్ర జీవనం మరియు మత్యులతో సంబంధన బట్టి కొంత మహత్వపూర్వ పండుగలు అనుగ్రహణ చేస్తాయి